వ్యాపారాన్ని ప్రోత్సహించడానికి మరి కస్టమర్లతో కనెక్ట్ అవ్వడానికి సోషల్ మీడియా అకౌంట్స్ అనేవి చాలా అద్భుతమైన అవకాశంగా భావిస్తాను ఎందుకంటే సోషల్ మీడియా ద్వారా చాలా బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి మనం యొక్క ప్రమోషన్స్ని కానీ అడ్వర్టైజ్మెంట్స్ని కానీ మన యొక్క ప్రోడక్ట్ యొక్క క్వాలిటీస్ గురించి కానీ వాటి యొక్క రివ్యూస్ అనమాట కస్టమర్స్ ఇచ్చే రివ్యూస్ కానీ మన ప్రోడక్ట్ యొక్క ఎక్స్పెన్సి ఎ ఎక్స్పెక్టేషన్స్ అనేవి రీచ్ అవ్వడానికి బాగుంటుంది సోషల్ మీడియా ద్వారా చాలామందికి చాలా రకాలుగా వీధి వీధుల్లో ఉన్న వాళ్ళకి కూడా సోషల్ మీడియా ద్వారా మనం ప్రోడక్ట్ని వాళ్ళకి కస్టమర్స్కి చేరేలాగా మనం అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు మన ప్రోడక్ట్ వారి వరకు వెళ్ళాలి అంటే మనం చేసే పబ్లిసిటీ కన్నా మనం ఇక్కడి సోషల్ మీడియా ద్వారా త్వరగా ప్రతి ఊరు ఊర్లో అన్న గ్రామ గ్రామంలో ఉన్న ప్రజలందరికీ కూడా మనం చేరుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది ప్రతి ఒక్కరికి ఫోన్ ఉంటుంది ప్రతి ఒక్కరికి వారి యొక్క అవకాశాలను కనెక్ట్ అవకాశాలను చేజిక్కించుకోవాలని ఉంటుంది అయితే మనం సాధించిన విజయాన్ని ని ప్రోత్సహించడానికి మరియు మనం కూడా మనం యొక్క పొందిన ప్రాఫిట్స్ని కూడా మనం సోషల్ మీడియా కానీ డిజిటల్ మార్కెటింగ్ ద్వారా కానీ షేర్ చేసుకోవచ్చు నా ప్రోడక్ట్ని నేను డిజిటల్ మార్కెటింగ్ ద్వారా చేస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది అని చెప్పొచ్చు అదే నేను ఆన్లైన్ వెబ్సైట్స్ని కూడా మన ప్రోడక్ట్ని సేల్ చెయ్యడానికి వాడతాను అవేంటంటే నేను ఒక ప్రోడక్ట్ని తీసుకున్నప్పుడు దాని యొక్క క్వాలిటీని చెక్ చేస్తాను క్వాలిటీని చెక్ చెయ్యడం వల్ల ప్ర ప్రజలకి ప్రోడక్ట్ యొక్క క్వాలిటీ నచ్చినట్లయితే కస్టమర్ అనేవారు మన దగ్గరికి సులభంగా మనల్ని ఆకర్షించు మనం ఆకర్షించుకోవచ్చు ఎందుకంటే వారి యొక్క వారు వారు ఒక ప్రోడక్ట్ యొక్క క్వాలిటీ బాగుంటే వాళ్ళు ఎంత అవకాశాన్నయినా సరే ఎంత ఉన్నా కూడా కూడా వారు మన ప్రోడక్ట్ని పొందుతారు డిజిటల్ మార్కెటింగ్ ద్వారా చేసేటప్పుడు ఏంటంటే మనం ప్రోడక్ట్ ని రిటర్న్స్ కానీ రివ్యూస్ కానీ చేసేటప్పుడు మనం కస్టమర్స్కి సరైన అవకాశాలను చే ఇవ్వాల్సి ఉంటుంది వారి యొక్క వారి యొక్క అనుకూల అనుకూలతను బట్టి వారికి ప్రోడక్ట్ నచ్చినట్లయితే రిటర్న్ పెట్టేలాగా వాళ్ళకి నచ్చినట్లయితే రివ్యూస్ రివ్యూస్ని బట్టి కూడా మనం సా ప్రోడక్ట్ని వాళ్ళకి చేర్చేలా చేయవచ్చు అమెజాన్ ఫ్లిప్కార్ట్ మీషో స్నాప్డీల్ ఇవన్నీ కూడా డిజిటల్ మార్కెటింగ్ ద్వారా నా ప్రోడక్ట్ని ప్రోడక్ట్ని

తెలియజేసి వారికి నా ప్రొడక్ట్ మార్క్ని ఈ యొక్క ప్రజని ప్రజల్లో సెట్ చేసినట్లయితే నా డిజిటల్ మార్కెటింగ్ కానీ సోషల్ మీడియా మార్కెటింగ్ ద్వారా కానీ నా వ్యాపారాన్ని మెరుగుపరచడానికి అవకాశాలనేవి ఉంటాయి మీ అవకాశాన్ని సద్వినియోగంగా ఉపయోగించుకున్నట్లయితే నా వ్యాపారం అనేది ముందుకు వెళ్తుంది అయితే వ్యాపారం ముందుకు వెళ్తుంది ఈ వ్యాపారం కూడా మనకి ముందుకు వెళ్ళడానికి ప్రజల్లో త్వరగా చేరుకోవడానికి త్వరగా రీచ్ అవ్వడానికి కూడా ఈ సోషల్ మీడియా మరియు డిజిటల్ మార్కెటింగ్ ఉపయోగపడతాయి వీటిని ఉపయోగించుకుని నేను నా వ్యాపారాన్ని మరింతగా అభివృద్ధి చేసుకుని అభివృద్ధి చేసుకుని వాటి యొక్క ప్రాఫిట్స్ నేను తీసుకుంటాను కస్టమర్స్కి ప్రోడక్ట్ యొక్క నాణ్యతను తెలియజేసినట్లయితే వారికి చాలా సంతోషకరమైన ప్రోడక్ట్ని అందివ్వగలను అని నేను భావిస్తుంటాను నా వ్యాపారంంలో నాణ్యత అనేది కంపల్సరీ ఖచ్చితంగా నాణ్యత అనేది చూసి చే చూసి డెలివరీ అనేది చేస్తూ ఉంటాము ఎక్కువ మంది వర్కర్స్ని కూడా నేను తీసుకుంటాను తీసుకుని వాటి వాటి యొక్క సేల్స్ని నేను పెంచగలుగుతాను సేల్స్ని పెంచగలిగినట్లయితే నా వ్యాపారం అభివృద్ధిగా ఉంటుంది ఈ సోషల్ మీడియా ద్వారా కూడా మనకి ప్రమోషన్స్ చెయ్యడం వల్ల కానీ వాటి యొక్క మార్కెటింగ్ని మనం ఉపయోగించుకుని నీ చేసుకున్నట్లయితే చాలా అద్భుతంగా అనేది ఉంటుంది అయితే సోషల్ మీడియా అనేది ఉన్నా కూడా డిజిటల్ మార్కెటింగ్ ఉపయోగించడం వల్ల చాలా అద్భుతమైన అవకాశాలు అనేవి ఉండడం జరుగుతుంది ఈ అద్భుటుమైన అవకాశాలని నా వ్యాపారానికి ఉపయోగించి నేను కస్టమర్లతో కనెక్ట్ అయ్యి వారికి నాణ్యమైన వస్తువుల్ని సప్లై చెయ్యడానికి నేను ప్రయత్నిస్తాను ఈ విధంగా నేను సోషల్ మీడియా డిజిటల్ మార్కెటింగ్ని నా వ్యాపార వ్యాపారాన్ని మెరుగుపరుచుకోవడానికి కస్టమర్లతో కనెక్ట్ అవ్వడానికి ఉపయోగిస్తాను